నైట్ రాత్రిపూట నైట్ కింద గ్యాస్ బంద్ చేసి పెట్టేసియాలి పొద్దున మనము ఆన్ చేసుకునేటప్పుడు అది రెగ్యులేటర్ది ఆన్ చేసుకుని వాడుకోవాలి ఎందుకంటే రెగ్యులేటర్లకెల్లి గ్యాస్ కూడ కొంచెము లీక్ అవుతుంటుంది మల్లా ఎలకలు గిట్ల ఏమన్నా ఉంటే పైపు గిట్లా కొడితే కూడ అందులోకెళ్లి కూడా ఆ పైపులోకి వెళ్ళి కూడా లీక్ అవుతుంది అందుకని మనము జాగ్రత్తగా వాడుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఎట్లా అంటే మనము పొయ్యి ఇది చేస్తూ పొయ్యి రోజూ కడిగితే కూడా ఆ నీళ్లు రెగ్యులేటర్లోకి నీళ్లు పొయ్యి మంట రెడ్డుగా వస్తుంది అట్లా నీళ్లు పొయ్యకుండా మంచిగా తడిగుడ్డ వేసుకుని తుడుచుకుని చేసుకుంటే అందులో నీళ్లు పోకుండా రెగ్యులేటర్లో నీళ్లు పోకుండా రెగ్యులే బర్నర్లా నీళ్లు పోకుండా చూస్తే మంట మాములుగా వస్తుంది లేకపోతే మంట రెడ్డుగా వస్తుంది మళ్ళా సిలిండర్ గ్యాస్ అయిపోయేటప్పుడు కూడ సిలిండర్లో గ్యాస్ అయిపోయేటప్పుడు మంట రెడ్డుగానే వస్తుంది అందుకనే మనం అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి స్మెల్ కూడా వస్తుంది అయిపోయే ముంగిట సిలిండరు అయిపోతుంది స్మెల్ వస్తుంది అని అని మనం సిలిండర్ ఇట్లా పట్టి చూస్తే తెలిసిపోతుంది అల్పంగా ఉన్నదనుకో అయిపోతుంది ఇది అందుకే వస్తుంది రెడ్డుగా అని అనేసి లేకుంటే బరువు ఉన్నప్పుడు అట్లా రెడ్డుగా వస్తే కొంచెం జాగ్రత తీసుకోవాలి ఎందుకంటే రెగ్యులేటర్లు లూసు ఉందా లేకుంటే బర్నర్లు ఖరాబ్ అయిందా అది చూసుకోవాలి లేకుంటే ఇవాళ రేపు బాగోలేదు కదా అట్లా ఇట్లనే ఏంకాదు అని మనం చేసేసుకున్నామనుకో వంట చేసేసినామనుకో అది పేలే అవకాశం కూడ ఉంటది అట్లనాని జ మనము జ రెగ్యులేటర్ దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలి ఇదొకటి మళ్ళీ ఒక సిలిండర్ పక్కన ఇంకో సిలిండర్ కూడ పక్క పక్కకు పెట్టద్దు ఎందుకంటే ఒకసారి ఏమన్నా మిస్టేక్ అయిపోయింది అనుకో ఇంకోదానికి కూడ ప్రమాదం వస్తుంది రెండూ ఒక దగ్గర పెట్టొద్దు ఒకటి పక్క బయట పెట్టుకుని వరండాలో ఇంకోటి సిలిండర్ కింద బండ కింద పెట్టేసుకోవాలి రెండూ ఒకదగ్గర పెట్టినా కాని ప్రాబ్లమే మళ్ళా నైట్ పడుకునేటప్పుడు కూడా రెగ్యులేటర్ బంద్ చేసేసి అక్కడ రెగ్యులేటర్ దగ్గర బంద్ చేసి పెట్టాలి మళ్ళా పొద్దుట మాములుగా మనం వంట చేసుకునేటప్పుడుకు పొద్దున టీ పెట్టుకునేటప్పుడుకు మళ్ళా ఆన్ చేసుకుంటే సరిపోతుంది